కారు వాషింగ్ సెంటర్ ఆ అండి నేను నిన్న మా కారు వాషింగ్ ఇచ్చానండి ఎవరు చేశారండి ఆ కారు వాషింగ్ అసలు అది వాష్ చేసే పద్ధతి అదేనా ఆ టైర్ లకు ఉన్న బురద పోలేదు ఎదురు ఆ గ్లాస్ కు ఉన్నటువంటి ఆ స్క్రాచెస్ కాని సరిగా ఏది కూడా క్లీన్ చెయ్యలేదు ఎక్కడ మట్టి అక్కడే ఉంది అసలు మీరు వాష్ చేసి ఇచ్చినట్టూ లేదు కొన్ని నీళ్లు తడిపేసి బయటికి తీసుకొచ్చి ఇచ్చారన్నట్టు మాట మా డ్రైవర్ ఇంటికి తీసుకొచ్చేసరికి కారు చెండాలంగా ఉంది ఏంటీ ఎక్కడ కారు ఇచ్చేశావు అంటే సార్ మీరు ఎప్పుడు ఇచ్చే దగ్గరే ఇచ్చాం అండి అంటున్నాడు అందుకనే మీకు ఫోన్ చేసాను కారు వాషింగ్ చేసే పద్ధతి అది కాదు కదండి అసలు ఎవరు చేశారు కారు వాషింగ్ ని ఇప్పుడు ఆ వాషింగ్ విధానం సరిలేదు పోని మళ్ళీ అది చూసుకొని చెక్ చేసి సరైన విధానంలో చెయ్యాలని మీకు తెలియదా అండి ఇప్పుడు తీసుకురావాలంటే మేము బయట ఉంటాను అండి మేము దగ్గర అందుబాటులో ఉండము కదా మీరు తీసుకురండి మేము చేసి ఇస్తాము అంటే ఇప్పుడు వేరే అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాలి చాలా దూరం వెళ్ళాలి వచ్చేసరికి ఏ టైమ్ అవుతాదో తెలీదు ఇప్పుడు మీకు పని చెయ్యటానికి మేము ఇచ్చినప్పుడు ఒక పని ఆన్ ఎవర్ నీట్ గా చేస్తారని మీకు అప్పగించినప్పుడు మీరు నీట్ గా చెయ్యాలి మీరేమో దాన్ని సరిగా చెయ్యకుండా సరైన రీతిలో క్లీన్ చెయ్యకుండా ఎక్కడ ఉన్నవి అక్కడే ఎక్కడ మనుషులు అక్కడే ఉండి ఇచ్చేసి ఇచ్చేసి ఇప్పుడు తీసుకురండి ఎలా అది మంచి పద్ధతి కాదు సరైన విధానం కాదు ఇప్పుడు జరిగిందే కదండి మీరు ఎప్పుడు జరగలేదు అంటున్నారు ఇప్పుడు జరిగింది అని మేము అంటున్నాము ఏ కుర్రాడు చేశాడు ఆ కుర్రాడికి చెప్పండి ఆ కుర్రాడితో ఎలా చేయించాలో మేము చేయిస్తాం ఒకే మేము తీసుకొని వస్తాము నేను దగ్గర ఉంటాను ఎవరైతే చేశారో వాళ్ళతోనే చేయించండి